నమస్తే అమ్మా చెప్పండీ ఏం కావాలండీ

అవునమ్మా ఎప్పుడమ్మా తారీఖు ఎప్పుడు అండి

అవునండీ ఓకే అండి బుధవారం పొద్దున్నా సాయంత్రమా పొద్దునేనా అండి అంటే ఏంటండీ అంటే పెళ్ళా లేదంటే ఏదైనా ప్రోగ్రామా పెళ్ళేనా అది ఫోటో వచ్చి రిసెప్షన్ దాకానా అండీ అదే మాములుగా పన్నెండు వేలు తీసుకుంటాము అమ్మా ఇంకా మాములుగా కొన్ని ఫొటోస్ వస్తాయి మేము చెప్తాము అంత కన్నా పెరిగితే ఫొటోస్ గట్రా రేట్ గట్రా పెరుగుతుంది మీకు ఆల్బమ్ మీకు మీకు నచ్చిన ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చెయ్యిస్తాము మీరు దగ్గరుండి సెలెక్ట్ చేద్దురుగాని అండీ వాటిని నీట్గా దాన్ని నీట్గా ఎడిట్ చేసి మీకు మంచి ఆల్బమ్ ఆల్బమ్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి గమ్మున పిల్లలు ఎవరైనా గమ్మున అటు ఇటు ఊపినా కానీ చిరగకుండా ఉండేలాగా మేము చేస్తాము అసలు పన్నెండు వేలు తక్కువేనండీ పన్నెండు వేలు తగ్ చాలా తక్కువండీ అసలు మీకు చెప్పింది

అది ఫోటో ఆల్బమ్ని బట్టి అవునండీ ఉన్నాయండీ చూపిస్తానండీ ఇదిగో అండి ఇది ఒకటి చిన్నది అండి ఇది ఇది పన్నెండు వేలది అండీ ఇది ఇందులో దగ్గర దగ్గర ఒక అరవై అయిదు ఫోటోలు పడతాయి

అంటే అవి ఒక సైడ్ ఏమో కపుల్స్ రావటం ఒక సైడ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఉండటం అలా చేస్తాము ఇది వచ్చి నూట ఇరవై రెండు ఫోటోలు పడతాయి అది ఇది వచ్చి పదిహేడు పద్దెనిమిది వేలు అలా పడుతుందండీ అవునండీ చూడండి మా అది మాట్లాడుదురుగాని లేండి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుందురుగానీ లేండి వద్దండీ మీ అమౌంట్ ఓకే కదండీ ఆ రోజు కన్ఫర్మ్గా చెప్పేస్తే మీరు సరేను మోడల్స్ అన్నీ తరువాత చెప్తాను లేండి చూద్దాం లేండి తప్పకుండా అండి